నేను రెండు రోజుల క్రితం మార్కెట్లో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాను అందులో నాకు ఉపయోగపడే ఒక సుత్తిని కొనుగోలు చేసాను అది చాలా బలంగా ఉంది అంతేకాకుండా చూడటానికి కూడా చాలా విలువ గల దానిలా కనబడుతుంది అంతేకాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అది చాలా తక్కువ ధరలో లభ్యం అవడం విశేషం దానితో ఎంత గట్టిగా కొట్టినా చేతులు నొప్పి పుట్టడం లేదు అంతేకాకుండా చాలా తేలికగా ఉంది దాని ధర కూడా నాకు అందుబాటులో ఉంది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను కుదిరితే మీరు కూడా కొనుగోలు చేసి దానిని ఉపయోగించగలరు